విద్యార్థులు స్కూలుకి క్రమం తప్పకుండా వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటంటే విద్యార్థుల్లో సరైన జ్ఞానం లేకపోవడం వల్ల టీచర్స్ డల్ స్టూడెంట్స్ని పట్టించుకోకపోవడం వల్ల మరి ప్రతీ స్టూడెంట్ని కేర్ తీసుకుని ఉంటే బాగుంటుంది ఈ పిల్లలు మానేసి స్కూల్ మానేసి పనులకి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లోనూ పిల్లలు ఎక్కువ మూలాన పిల్లల తల్లితండ్రులకి డబ్బులు సంపాదించి తేవడం వారికి అవగాహన లేకపోవడం ఈ వాతావరణ పరిస్థితులను బట్టి బలహీనులు అవ్వడం వల్ల వాళ్ళు మానేస్తునారు